నాకు ఇష్టమైన తెలుగు పదాలు అమ్మ ఎందుకంటే నాన్న ఎందుకంటే మనకి సృష్టిలో మనకి జన్మను ఇచ్చేది మన అమ్మ మనము ఎక్కడ ఏ కిందపడిన సరే ముందుగా మనం మాట్లాడేది మన నోట్లో నుంచి వచ్చేది అమ్మ అని మనకి ఏ గాయమనే సరే మనం దాన్ని గౌరవించాలి మన తెలుగు భాష అనేది చాలా చాలా స్పష్టంగా ఉంటుంది ఎన్ ఎందరో కవులు దీనిగురించి వివరంగా వివరిస్తారు వివరించారు ఇతరులు మన భాష నేర్చుకోవడానికి చాలా కష్టపడుతారు తెలుగు భాష చాలా కష్టంగా ఉంటుంది అని కానీ మనం వాళ్ళ భాష నేర్చుకోవాలంటే సులువుగా నేర్చుకుంటాం ఇప్పుడు చూడచ్చు మనం ఏ దేశంలోకి వెళ్ళినా సరే వాళ్ళ భాషని మనం కొద్ది క్షణాల్లో నేర్చుకుంటాము కానీ వాళ్ళు మన భాష నేర్చుకోవాలంటే చాలా కష్టపడుతారు చాలా నెలలు నెలలు గడిచిన దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు వారుని భాషని అంత త్వరగా మన భాష ఎవరికీ రాదు సో మనం మాతృ భాషలో అన్నీ స్పష్టంగా ఉంటాయి ఏ పదాలు అయినా ఏవైనా మనం మన భాషా తెలుగు అయినందుకు చాలా గౌరవించాలి గర్వపడాలి